పల్లి పట్టణంలో ఆటలలో చాలా తేడాలుంటాయి నార్మల్గా పల్లెల్లో అనుకో పల్లె వెలుగులో అనుకో అందరూ అందరూ సాయంత్రం కాగానే వచ్చి ఒక దగ్గర కూడి ఒకరు ఈ గోలి ఆట కాని అలా చిన్నచిన్న ఆటలు గల్లీలలో ఆడుకొని లేదంటే పొలాల వైపు ఆడుకోని దొంగ ఆటలు కాని అక్కడ ఏంటి అంటే చాలా ప్లేస్ ఉంటుంది చాలా ఉంటుంది స్థలం ఆడుకోవడానికి మంచిగా చిన్న చిన్న పిల్లలు ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళి ఆడుకుంటారు అదే పట్నంలలో అంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు అసలు ఆడుకోవడానికి టైమే ఉండదు ఆడుకునే టైమున్నా కాని స్థలం అనేది ఎక్కువ ఉండదు ఎక్కడ ఇంకా ఇక్కడ ఎక్కడ చూసిన ఇల్లులు బిల్డింగులు పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి ఎక్కడైనా ఆడుకుంటారు ఆడుకుంటే కాలనీలలో అలా ఆడుకుంటారు ఇంకేంటి అంటే పల్లె పట్నంలో చాలా తేడాలుంటాయి పట్నంకు వచ్చేసరికి పిల్లలు ఒకటే మార్నింగ్ బడికి వెళ్ళేసి రావాలి సాయంత్రం వెళ్ళీ మళ్ళీ ట్యూషన్లొ చదువుకోవాలి వచ్చి పది ఇరవై నిమిషాలు ఫోన్లో పట్నం పట్నంలో పట్నంలో చాలా డిసడ్వాన్స్ చాలా ఉన్న ఒకటి ఒక ఏంటి డిసడ్వాంటేజ్ అంటే ఫోన్లలో ఆడుకోవడం చాలా పిచ్చిగా ఫోన్ ఈ దీంతో ఏమైందంటే పిల్లలు అనేది బయటికి రావడమే చాలా తక్కువ అయిపోయింది అదే పల్లె అదే పల్లెల్లో అనుకో సాయంత్రం లోపు అందరూ పొద్దున పొద్దున బళ్ళల్లోకి వెళ్ళేసి వచ్చేసి మధ్యాహ్నం మళ్ళీ కొంసేపు ఆడుకుని మళ్ళీ చదువుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం అందరూ కలిసి దొంగాట గోలీలాట లేదంటే క్రికెట్ కానీ ఏదో కబడి కానీ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు అక్కడ ఏంటి అంటే నీకు సరిగ్గా ఈ ఫోన్ ఈ ఫోన్ యూస్ ఫోన్ అనే ఒక అది ఉండదు కాబట్టి చాలా మంచిగా యూస్ మంచిగా ఆడుకోగలుగుతారు పిల్ల పిల్లలు ఒక్కొక్కరూ ఆడుకొని ఎదుగుగలుతారు దీన్నిబట్టి ఏంది అంటే పిల్లలు బయటికి కూడా వెళ్ళి ఉండొచ్చు పట్నంలో అలా అసలు ఉండదు పట్నంలో ఎక్కడన్నా వచ్చారంటే అందరు చేతులలో ఫోన్లు ఆడుకోవాలన్న స్థలం ఉండక వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఇక్కడ పైసలు ఇచ్చేసి ఆడుకుంటారు ఒకేళ స్థలం కావాలంటే ఇక్కడ ఒక గంటకి ఇంత అని చెప్పి వెళ్ళి ఆడుకోవాలన స్థితి సో ఇలా ఏంటి ఇలా డబ్బులు పెట్టి ఆడుకోవడం వల్ల పిల్లలు పిల్లల అనేది ఎక్కువ అక్కడకు వెళ్ళి ఆడుకోలేరు ఇంకోటి ఏంటి అంటే పల్లె ఈ పిల్లలు ఎప్పుడైతే బయటికి వెళ్ళి తెలుసుకుంటారో అప్పుడు ఇంకా పల్లె వాళ్ళే పల్లె వాళ్ళే చాలా మటుకు చాలా ఆటలు అడగలుగుతారు ఇప్పుడు సెలవులు వచ్చినా అందుకోసమే పట్నం వాళ్ళు చాలా పట్నంలో ఉన్న పిల్లలందరూ కూడా అదే అంటారు నేను ఊరికి వెళ్తమ్మ నేను ఊరికి వెళ్త ఎందుకు అంటే అక్కడ ఆడుకునే అక్కడ ఆడుకునే విధానం అలా ఉంది అక్కడ పిల్లలు విధానం అట్లా ఉంది అదే పిల్లలు పట్నం వస్తే ఏముంది ఏముండదు ఇంట్లలో కూర్చుని ఇంట్లలోనే ఆడుకోవడం బయట బయట ఎక్కువ ఆడుకోరు ఆడుకున్న ఒకటి ఏంటి ఏదో ఒక షటిల్ అలా ఆడుకుంటా లేదు అంటే ఇంకా క్రికెట్కి వెళ్ళాలంటే బాక్స్ ఇట్లా అంటారు బ్యాట్మెంటన్ కోర్టు అంటారు ఇవన్నీ అంటారు దీంట్లో పట్నంలో కూడా వెళ్ళి ఆడుకోవచ్చు కానీ నీకు తగిన సమయం అనేది ఉండదు నీకు మొత్తం నీకు ఉన్న సమయంలో మొత్తం బయట పనులు చేసుకోవడానికె సరిపోద్ది ఫోన్ చూడడానికి ఆ అంటే అదే పల్లెల్లో అయితే ఏమంత పని ఉండదు ఎలి పొలాలలో మంచిగా తిరిగేసి రావచ్చు లేదంటే పొలాలలో వెళ్ళి ఆడుకోవచ్చు పొలాలలో ఆడుకోవచ్చు దాక్కుని ఆట ఆడుకోవచ్చు అది మన మన చూసేవరకు ఎక్కువ అయితే పల్లెల్లో ఆడుకునే ఆటలు పట్టణంలో అసలు ఆరుకో ఆడరు ఆడట్లేరు కూడా అందుకోసమే పల్లెల్లో పల్లెల్లో ఎక్కువ ఆటలను చూడగలుగుతాము పిల్లలని ఏంటి అంటే ఎక్కువ ఆడాలి ఆడాలి ఆడాలి పిల్లలకి కావాల్సింది ఏంటి అంటే ఆట దానివల్ల ఏంటి అంటే బాడీ ఎదుగుదల అవుతుంది దీనివల్ల పిల్లలు యొక్క ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది బాగా అలసిపోవడం కానీ అలా ఆటలు ఆడటం ఈ పల్లె అయినా పట్నం అయినా ఆటలు ఆడటం వల్ల బాడీ యొక్క ఎదుగుదలని పెంచుతుంది దీన్ని బట్టి పిల్లలు ఆడుకోవాలి ఇక్కడ పట్నంలో ఏందీ అంటే పైసలు ఇచ్చి పంపిస్తారు స్కేటింగ్ నేర్చుకో కొక్కో నేర్చుకోవడానికి డాన్సులు ఏదైనా సరే ఆడుకోడానికి పల్లె అదే పల్లె పట్నంలో ఆడుకోడానికి ఇలా ఇచ్చి పంపిస్తారు అదే పల్లెల్లో అయితే వాళ్ళు వాళ్ళే వెళ్ళి ఆడుకొని మంచిగా పట్నంలో పైసలు ఇచ్చి అక్కడ వెళ్ళి నేర్చుకుని ఇక్కడ వెళ్ళి నేర్చుకుని నేర్చుకోవడం చదువుకోవడం ఇక్కడ ఫోన్ పట్టుకోవడం వీళ్ళు వీళ్ళు ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఇంటి వాళ్ళు ఉన్న దగ్గర ఆడుకోవడం చాలా కష్టమైన పని అదే పల్లెల్లో అయితే మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎందుకంటే అక్కడ చాలా ఫుల్ ఫుల్ స్థలాలు ఉంటాయి అంటే పెద్దపెద్ద ఇల్లులు ఉండయి ఒక ఇల్లు నుంచి ఇంకో ఇంట్లోకి మంచిగా వీళ్ళు తినేసి ఆడుకొని రావడం అది ఒకవేళ హాలిడేస్ వచ్చాయనుకో మేమైతే పల్లెల్లోకి వెళ్ళేసి మంచిగా తినేసి పొద్దునంత మధ్యాహ్నమంతా ఎం మధ్యాహ్నమంతా ఎండ ఉండదు కాబట్టి ఇంట్లో క్యారమ్స్ అవి ఇవి ఆడుకొని మళ్ళీ బయటికి వచ్చేస్తాం నైట్ హైడ్ అండ్ సీక్ దొంగ ఆట అవన్నీ ఆడుకునేవాళ్ళం అదే పట్నంలో అయితే మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ అంత కింద లేచి మధ్యాహ్నం లే సాయంత్రం లేచి మళ్ళీ అదే ఫోన్ చూసుకోవడం ఈ పట్నంలో ఒకటి ఏంటి అంటే ఒక టెక్నాలజీ అనేది చాలా ఉండేసరికి మనమంతా ఆడుకుని ఆడుకోలేం అదే పల్లె అయితే ఫుల్ ఏం చేయలేం అక్కడికెళ్ళినా కాని నీకు అంత ఫోన్లలో సిగ్నల్ ఉండదు అక్కడ ఉన్న ప్రజల వల్ల వాళ్ళు ఆడుతుంటే నీకు ఆడాలి ఆడాలి అనే ఒక ఎంతు ఉంటుంది కాబట్టి వెళ్ళి ఆడడం కాని అవి కాని చేస్తాం అందుకోసమే మోస్ట్లీ అందరు అందరు పిల్లలు ఎవరైతే ఉన్నారో పట్నం కానీ పల్లె కానీ ఎవరైనా సరే వాళ్ళు ఆడాలి ఆడితే ఏంటి అంటే బయటకు కూడా వెళ్ళి ఓ ఎదిగి చేయొచ్చు అని అది ఎలాగైనా సరే పైసలు పెట్టి ఆడినా సరే దాంట్లో ఏం ఉండదు ఒక గంట రెండు గంటలు ఇంత చార్జ్ చేస్తారు ఆ చార్జ్ అందరం కలిసి కొంచెం కొంచెం కొంచెం వేసేసుకుని ఆడుకున్నామంటే బాగుంటుంది ప్రతిసారి ప్రతివాడు ఆడుకుంటే ఈ మధ్య కొన్ని ఒక్కొక్క దగ్గర చూస్తాము ఆదివారం ఆదివారం అంకుల్ కూడా పెద్దవాళ్ళు ఎక్కువ ఎక్కువ చూపిస్తారు వాళ్ళ ఆత్రుతని ఆడాలి టేబుల్ టెన్నిస్ అని ఈ వారం వారం ఏమవుద్ది అంటే ఇక్కడ ఉన్న పైసలు పైసలు పెట్టి ఆడే దాంట్లో క్రికెట్ కాని టేబుల్ టెన్నిస్ కాని చాలా చూస్తాం ఇలా ఫుల్ రష్షు రష్షు వస్తారు సో అందులో కాకుండా మన ఇంటి కిందన అయినా కాలనీలో అయినా ఎక్కడైనా సరే అందరు కలిసి ఆడుకోవచ్చు ఈ పల్లెల్లో ఏంటి అంటే ఎక్కడన్నా ఆడుకోవచ్చు ఎప్పుడన్నా ఆడుకోవచ్చు ఎలా అయినా ఆడుకోవచ్చు పట్నంలో కొంచెం ఈ ఆదివారం శనివారం అందరికీ హాలిడే వచ్చేసరికి కొంచెం బిజీ ఉండే రోడ్లన్నీ అక్కడ ఇక్కడ తిరగ ఇంకోటి ఏంటంటే ఈ శనివారం ఆదివారం హాలిడేస్ వచ్చేసరికి బయటకు తిరగడం కన్నా బయట తిరగడం కన్నా మనము వెళ్ళి అది చూసి వాటర్లో ఆడుకుని ఏవేవో అక్కడ తిరగడం కన్నా మనం ఆడుకున్నామంటే ఒకటే దగ్గర కూర్చుని ఒకటి దగ్గర ఉండి కూర్చుని లేదంటే దొంగాట ఆడుకున్న అసలు ఒక బిల్డింగ్ ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా సరే ఆ బిల్లింగ్ కెళ్ళీ ఒకళ్ళు దొంగ ఆట ఆడుకున్నాం అనుకో ఒకళ్ళు ఒకళ్ళు ఉంటారు ఆ బిల్డింగ్లో ఎక్కడన్నా దాసుకోవచ్చు మనం అలా ఎన్నో రకాలైన చేసుకోవచ్చు కానీ ఎవరు ఉపయోగించుకోరు ప్రస్తుతానికి మన ఈ ఉన్న స్థితిలో ఈ పట్టణంలో ఎవరు ఆడరు అదే పల్లెల్లో పల్లెల్లో కూడా ఈమధ్య చాలా తక్కువ అయిపోయింది కానీ ఆడొచ్చు పల్లె పట్నంలో ఉన్న చాలా చాలా చాలా చాలా తేడాలు ఉంటాయి ఆటలు ఆడటంలో ఇంకేంటి అంటే పల్లె పట్టణంలో ఇంకా చా ఇంకేంటి అంటే పట్నంలో ఆలుకున్న ఆటలు పల్లెల్లో ఆడలేము ఎలా అంటే ఈ కోర్ట్లలో ఆడుకోవడం కొంచెం ఎక్సపీరియెన్సెడ్గా ఉండి ఆడలేమేమో కానీ ఫర్ ద ఫస్ట్ బేసిక్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో ఆడడం అవి పల్లెల్లో నుంచే వస్తాయి ఇంకొకటి ఏంటి అంటే ఇలా మంచిగా చిల్లి సిల్లిగా జోక్ జోక్గా ఆడుకునే ఈ గోలీలాట అవన్నీ ఇక్కడ పట్నంలో ఎవరు ఆడారు పట్నంలో ఎవరు దీనిబట్టి ఏంటి అంటే మన చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్ని ఉంటాయి మన చిన్న ఇది ఈ ఆటలు ఆడటం వల్ల మనకి ఏం ఉపయోగమంటే ఈ దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఏంటి అంటే మన పెద్దకయ్యాక ఎదిగాక కూడా మనం గుర్తుంటాయి అరే మనం ఈ ఆటలు ఆడాం కదా ఇవి చేసాం కదా అన్నట్టు గుర్తుగుంటాయి అందుకోసమే మనం అన్ని ఆటలను ఆడాలి ఎక్కడ ఎక్కడ ఏ సమయం దొరికిన ఎప్పుడు ఏం దొరికిన అలాగే మన చదువులు మొత్తం ఒక దగ్గర పెట్టేసి మనం చేసే పని ఒక దగ్గర పెట్టి ఆడద్దు మనం ఎప్పుడు కావాలన్నా అలా ఆడుకుంటూ వెళ్ళామనుకో అది చాలా మంచిది దీని బట్టి ఇంకా ఏంటి అంటే మన మైండ్ మన మెదడు అనేది కొంచెం మ మెరుగ్గా పనిచేస్తుంది ఇప్పుడు మొత్తం ఒక దాని మీద కూర్చుని మనం మొత్తం ఇలా చదువుకుంటూ లేదా పని చేసుకుంటూ కూర్చున్నాం అంటే మన మెదడు అనేది కొంచెం ఇలా కొంచెం పని అనేది దాని విసుగు వచ్చి కొంచెం స్ట్రెస్ దాన్ని మనం ఇలా ఆడుకోవడం అనేది చేశామనుకో అది ఈ మధ్య పట్నంలో జాబులు చేసే వాళ్ళకి జాబులకి వెళ్ళే వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక గంట రెండు గంటలు తిన్న తర్వాత నీకు ఇష్టం వచ్చింది ఆడుకో కానీ పడుకోకు అని అనే టైం అనేది ఇస్తారు అన్నమాట ఈ పట్నంలో ఎక్కువ ఈ మధ్య వచ్చింది అదే పల్లె పల్లెల్లో అంత ఉండదు పట్నంలో వచ్చేసరికి చాలా స్ట్రెస్ వాళ్ళకి చాలా ఎక్కువ పని వచ్చేసరికి వాళ్ళకి ఎక్కువ తీసుకోలేరు కాబట్టి వాళ్ళ ఒక గంట కూడా ఇస్తున్నారు పట్నంలో అలా అయినా అలా అయినా ఎవరైనా సరే కొంచెం ఆల మైండ్ని కొంచెం మంచిగా మెరుగుపరుచుకోవచ్చు అనే ఒక్క టైం ఇస్తారు మనం కూడా ఈ స్కూల్కి వెళ్ళిన పాఠశాలలకు వెళ్ళినా ఒక ఒక వన్ పీరియడ్ టు పీరియడ్స్ వరకు అయితే మనకు పక్క ఇస్తారు ఆడుకోవడానికి అలా ఇప్పుడు ఎక్కడ ఇచ్చినా మనం ఆ టైమ్ అనేది మనం ఉపయోగించుకుని ఆడుకుంటే మంచిది మరియు ఈ పట్నంలో పల్లెల్లో అనేది చాలా తేడా ఉంటుంది పట్నంలో పల్లెల్లో వాళ్ళల్లో ఎక్కువ ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ ఆడుకున్నా కానీ పల్లెల్లో మనం పట్నంలో మనం చూసినామనుకో అసలు ఎవరు ఆడుకోరు చాలా నీకు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఎవరో చూసినప్పుడు కనిపిస్తారు ఇలా ఆడుతున్నారా అని వాళ్ళకి ఎక్కువ ఎక్కువ బయటికి వెళ్ళి ఆడుకోవడం అది మనీ కట్టి డబ్బులు పెట్టి బాక్స్ వీటిలో అలా ఆడుకోవడం తప్పిచ్చి గల్లీలలో ఇలా కాలనీస్లలో ఎక్కువ మనకి ఎక్కువ స్థలం కూడా ఉండదు కాబట్టి ఎక్కువ ఆడలేరు